రోజువారి సంభాషణలో వాడే తెలుగు భాషల్లోని కొన్ని పదబంధాలు అదిగో పులి అంటే ఇదిగో తోక అనట్లు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్టు ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి దెయ్యాలు వేదాలు వర్ణించినట్లు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం పిట్ట కొంచెం కూత ఘనం మొదలైనవి ఎక్కువగా వాడే జాతీయాలు అగ్ర తాంబూలం అంటే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం చివాట్లు పెట్టడం అంటే తప్పు చేసిన వారిని మాటలతో దండించడం తను విప్పు అంటే జ్ఞానోదయ కలగడం తునా తునకలు అంటే ముక్కలు ముక్కలు కావడం గుండెలు బరువు ఎక్కడ అంటే చాలా బాధపడడం